భాష నమూనంగా ఒక వంట చేయడం లేదా ఏదైనా ఇతరులు తిని కలిగి ఉండే సామర్థ్యం లేదు అయితే వంట చేయడం అనేది ఒక అద్భుతమైన నైపుణ్యం మరియు వృత్తిగా ఇది చాలా లాభదాయకం వంట చేసే వ్యక్తిగా మీరు మీ సృజనాత్మకతను వ్యక్తీకరించవచ్చు మీరు ఇతరులకు ఆనందాన్ని ఇవ్వగలరు నా ఇంట్లో వాళ్ళు నా వంట నైపుణ్యాలను ఎల్లప్పుడూ ప్రశంసిస్తారు వారు నా వంటను రుచికరంగా మరియు సృజనాత్మకంగా అనిపిస్తుందని చెబుతారు వారు నా వంట నైపుణ్యాలను వృత్తిగా మార్చుకోవాలని నాకు ప్రోత్సహిస్తారు కానీ నేను ఇంకా అది నాకు సరైనది కాదని భావిస్తున్నాను నాకు ఇతర లక్ష్యాలు మరియు ఆసక్తులు ఉన్నాయి మరియు వంట చేయడం నాకు ఒక అభిరుచిగా మంచిదే అని నేను అనుకుంటున్నాను వంట చేయడం అనేది ఒక ఆనందకరమైన మరియు అర్థవంతమైన అభిరుచి ఇది మీకు కొత్త విషయాలు నేర్చుకోవడానికి మరియు మీ సృజనాత్మకతను వ్యతిపరచడానికి అవకాశం ఇస్తుంది మీరు వంట చేయడం ఆనందిస్తే దానిని కొనసాగించండి మీరు ఎల్లప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవచ్చు మరియు నైపుణ్యాలను మెరుగుపరచవచ్చు